నేను పొలంలో చాలా సమయమే గడుపుతాను అంటే పొలంకి ఉదయం వెళ్ళి అక్కడ పనులన్నీ చేసుకుని మరియు సాయంత్రం నేను తిరిగి వస్తాను అయితే పొలంలో ఎన్నో రకాల పనులు ఉంటాయి వాటి అన్నిటినీ చూసుకొని రావాలి అంటే సమయం పడుతుంది ముందుగా వ్యవసాయం అంటే ఏంటిదో తెలుసుకోవాలి వ్యవసాయం చేసే ఆహారాన్ని ముడి సరుకులను పండించే వ్యక్తిని మనం రైతు అంటాం వ్యవసాయదారుడు అని కూడా అంటాం ఆహార పంటలు పండించే వారినే కాక మామిడి కొబ్బరి ద్రాక్ష వంటి తోటల పెంపకం పాడిపంటలు పర పాడిపంటలు పశువుల పెంపకం కోళ్ళ పెంపకం చేపలు రొయ్యలు పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులే అంటాము మనము అయితే సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేసుకుంటారు కొన్ని కొన్ని సార్లు ఇతర భూమిని కూడా అద్దెకు తీసుకుని సాగుచేస్తారు దానిని కౌలు అంటాం మనం కౌలు వారిని కౌలు రైతులు అని కూడా అంటాం పొలంలో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతు భూములు అంటే రైతు కూలీలు అంటాం మనం అసలు ముందుగా ఈ వ్యవసాయ కూలీలు రైతు ఇదంతా ఎక్కడికెళ్ళి వచ్చిందో తెలుసుకుందాము కంచు యుగం అని అంటారు అంటే ఒక సాక్షాత్తు ఒక పూర్వం క్రీస్తుపూర్వం అనుకొండి ఐదు వేల నాలుగు వేల సంవత్సరాల నాటికి సుమేరియన్లు అనేటోళ్ళు ఉంటుండే వ వ్యవసాయ కూలీలు అంటారు వాళ్ళని వ్యవసాయంలో వాడుకునేందుకు గాను పశుపోషణ చేయడం వేల సంవత్సరాలుగా జరుగుతుంది ఎప్పటినుండో వాళ్ళు కుక్కలను వాటిని వీటిని మేకలను గొర్రెలను కూడా పెంచేటోళ్ళు చైనాలో కూడా అంటే చైనా దేశం ఉంటుంది కదా అక్కడ కూడా గుర్రాలను వాళ్ళను వీళ్ళను పెంచేటోళ్ళు భారతదేశంలో అయితే సింధులోయ నాగరికత వ వచ్చినప్పటినుండి భారతదేశంలో వ్యవసాయం కొనసాగుతుంది దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుంచే ఉందని అని అంటారు పెద్దలు మరి ఏమో నాకంతే తెలుసు భారతదేశంలో మొత్తం కార్మికుల సంఖ్య అంటే అదే అత్యధిక శాతం రైతులు రైతు కూలీలు ఒక అంటే రెండు మూడు ఏళ్ళ క్రిందట రెండువేల ఇరవైరెండు నాటికి దేశంలో మొత్తం రంగంలో ఉన్న ఉపాధిలో ఒక నలభై ఒక్క శాతం భాగం వ్యవసాయానికి ఉంది అని అంటున్నారు దీనితో పోలిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తి వ్యవసాయం రంగంలో చాలా తక్కువ శాతం ఉంది రెండువేల పదహారులో జీడీపీలో వ్యవసాయం వాటా పదిహేడు శాతమే ఉంటుండే ఉన్నది అప్పట్లో అయితే దీనిపైన ఆరోగ్య ప్రభావం ఎట్లుంటుందంటే డాక్టర్లు హా హార్వే హార్వెస్టర్లు అంటారు కదా వా వాటి యంత్రాలతో పనిచేయడం వల్ల ప్రమాదాలకు చాలా లోనయితున్నారు దీర్ఘకాలంలో రైతులకు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఈ విధంగా వస్తున్నాయి అదే కాకుండా భారతదేశంలో మహిళలు కూడా సాంప్రదాయ వృత్తులు అంటారు దీన్ని అంటే భారతదేశంలో వ్యవసాయం సంప్రదాయంగా వస్తున్న వృత్తి అంటారు అని అర్థం ఉత్తర భారతదేశంలో అంటే సింధు నది బ బ్రహ్మపుత్రా నది తీరంలో గంగా నది తీరంలో వర్షపాతం ఆధారంగా ఎప్పటినుంచో వ్యవసాయం కొనసాగుతున్నది రెండువేల పదకొండు ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం అయితే పదేడు శాతం వ్యవసాయం ఉత్పత్తుల వల్ల అంటే ఉత్పత్తులు వల్లనే మనకు జీడి పంట అది పెరిగింది అనే అని అనుకుంటున్నా నేను అని విన్న ఒకసారి ఇక ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ కుటుంబ పారం పార్యపరంగా సంక్రమించే వృత్తి ఇది అంటే ఇప్పుడు పెద్దలతోనే కుటుంబం మొత్తం పారంపరంగా కొనసాగుతుంది అన్నట్ల వ్యవసాయ కుటుంబం సంప్రదాయాల సామాజిక బాంధవ్యాలు అంటే ఇప్పుడు ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ పాత్రలు నిర్వహిస్తారు పారంపర్య వృత్తిగా కావచ్చు పరిశ్రమకు కావచ్చు జీవనాధారం కోసం కావచ్చు దేనికోసమైనా సరే వ్యవసాయ కూలీలు కావచ్చు ఎవరైనా సరే స్త్రీలు రంగంలో అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉంటారు కూలీలుగా అక్కడక్కడా పోనీకి ఎక్కువ మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవాలి వ్యవసాయం జీవనాధార వృత్తి కావడంతో ఆర్థికత్వ స్వసంత్య్ర నిర్ణయ నిర్ణ నిర్ణయాలు తీసుకుని అట్లుంటుంది అక్షరాస్యత ఆరోగ్య సేవలలో కూడా నేరుగా ముడిపడి ఉంటుంది కదా ఇప్పుడు మనము ఆరోగ్యంగా ఉండాలన్న ఎట్లున్నాలన్నా మనకు వ్యవసాయాలు వంటి వ్యవసాయం చేసేటోళ్ళు పెట్టే వాళ్ళు పండించే పంటల ద్వారానే మనకు తిండి వస్తుంది కాబట్టి అట్లా గిట్టుబాటు ధర సరిగా లేకపోయినా సరే పంటలు నష్టమైన ఎన్ని సమస్యలు వచ్చినా సరే రైతులు ఇంక వాటి నుంచి బయటపడలేక అప్పులు చేసుకుని పంట పొలాలు వేసుకొని పండించుకుంటున్నారు అప్పుల పాలైతున్నారు నష్టాలు ఎక్కువ చూ చూస్తున్నారు ఈ కాలంలో రైతులు దీంతో రైతు కూలీలు పనిచేసే మహిళలకు వేతనాలు అంటే ఇప్పుడు ఒకరోజు కూలి చేస్తే మూడు వందలు వస్తున్నాయి ఈ కాలంలో మూడు వందలు ఈనంగా ఇచ్చుకోలేకపోతున్నారు అన్నట్ల ఇక తర్వాత వేతనాల విషయంలో కూడా అసమాన అసమానతలు ఎక్కువ ఉంటాయి అంటే ఆడవాళ్ళకు ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగిస్తారు మన దగ్గర ఇంకా అవే కుటుంబంలో వృత్తులు భాగంగా భర్తలతో కలిసి వ్యవసాయంలో పాల్గొంటే వారికి ఆర్థిక స్వాతంత్రం కొంచెం పెరుగుతుంది అన్నట్లు అందుకే భారత భారతదేశ వ్యవసాయ రంగంలో లింగ సమానత్వం తీవ్రమైన సమస్యగా మారింది ఈ కాలంలో ఇంకా ఈ హరిత విప్లవము అని కూడా అప్పుడూ ఆరోగ్యం కోసం అంటా అని అప్పట్లో భూములు నీటి పారుదల సౌకర్యాలు కల్పించలేదని యాంత్రి యంత్రాల ఉన్నాయని అవి వచ్చినాయని చెప్పేసి హరిత విప్లవం అనేది స్టార్ట్ చేసినారు ఇంకా ఇది మొట్టమొదటిసారిగా మెక్సీకోలో అంటే మెక్సికో అనే దేశంలో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై ఐదు అది ఆ కాలంలో స్టార్ట్ అయ్యింది ఇంకా అక్కడ నుంచి మొదలైంది హైదరా ఇప్పుడు మన భారతదేశంలో అయితే అరవై ఒకటిలో అట్ల హరిత విప్లవం చోటు చేసుకుంది అప్పట్లో భారత దేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినా స్వామినాథన్ గారు ఉండేటోళ్ళు సలహాదారులుగా నార్మల్ నార్మాండ్ బోర్లాంగ్ దేశం భారతదేశం నుంచి ఆహ్వానించిండ్రు భారతదేశ ప్రభుత్వం పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడుకి గోధుమలు మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకునే పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించేటోళ్ళు దాంతో భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది ఇంకా అట్ల కొన్ని విప్లవాలు కూడా అయినాయి తర్వాత ఇప్పుడు ఈ ఆరోగ్యపరంగా వ్యవసాయం మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు పట్టణాలలో బతికేటోళ్ళతో పోల్చుకుంటే ఊరలలో వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఆరోగ్యం బాగుంటుంది ఏంటి ఎందుకంటే వ్యాయామం పొద్దుగాల లేసి మహిళలు వ్యవసాయానికి పోయి పోయి పని చేస్తుంటే అది ఒంటికి వ్యాయామం అన్నట్లు అది వ్యాయామం ఇప్పుడు పట్టణాలలో పోల్చుకుంటే వాళ్ళు జిమ్లకు పోతారు పైసలు ఇచ్చి మరి చేసుకుంటారు ఇక్కడ ఊర్లలో ఆడోళ్ళు ఏంటంటే వ్యాయామం వ్యాయామం అయితుంది వాళ్ళు పైసలు పెట్టుకోకున్న సరే పని చేసినందుకు పైసలిస్తున్నారు దీనికెళ్ళి మనకు అట్ల అది కాకుండా ఇప్పుడు పచ్చదనం మనం రోజు పచ్చదనాన్ని చూస్తే కంటికి కూడా అది చానా మంచిది ఎక్ససైజ్ అన్నట్లు అది ఎక్సర్సైజ్ అయితుంది ఇంకా వ్యాయామము కళ్ళకు మంచిది ఇక వాతావరణం బుడదల అట్లా మనం తిరిగి పని దిగి పని అది ఇది చేస్తుంటాం కాబట్టి అందుట్ల మనకు కొంచెం ఏముందంటే వ్యాయామం లాగానే ఇంకా అది ఒంటికి అన్ని విధాలుగా మంచిది పొలం మట్టి ఈ కాలంలో మనము చాలా చోట్ల వింటున్నాం మట్టి ఇట్లా మనుషులను అర్ధ అర్ధ గంట పడుకోపెట్టి ఆరోగ్యానికి మంచిది అన్నట్టు అట్లా రైతులు రోజు దినము అదే పని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మన పొలాలులో చేసుకుంటే అట్లా ఇంకా టైంకి తింటారు అందరితోపాటు అట్లా అన్ని విధాలుగా మంచిగుంటుంది అట్లా అని చెప్పేసేసి అది ఆరోగ్యానికి కూడా ఎంతనో ఉపయోగపడుతుంది అదే కాకుండా ఎక్కువ మనము కల్తీ ఆహారం తినం ఊరిలలో పండించుకొని మంచిగా తింటాం కాబట్టి అక్కడ అన్ని విధాలుగా బాగుంటుంది అంతే కాకుండా ఇంకా మా అదే ఒకటే కాకుండా టైంకి తింటాము వ్యాయమమైతున్నది పెయ్యికి మంచిది కళ్ళకు మంచిది గాలి మంచి గాలి పీల్చుకుంటాము పొల్యూషన్ లేదు అన్ని విధాలుగా చూసుకుంటే మనిషికి అది చాలా మంచిది కానీ ఎక్కడ అది లేకుండా అంటే నష్టం లేదు మనిషికి దానితోని అట్లా ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి మనకు మన వ్యా వ్యాయామమైతుంటుంది ఒళ్ళు ఒబెసిటీ అంటారు కదా స్థూలకాలమా దాని బాగా లావవ్వడం అది లేకుండా ఉంటుంది క్యాన్సర్ బీన్సర్లు ఏముండవు మనిషి మంచిగా ఉంటాడు అన్ని విధాలుగా కొంచెం గట్టిగా ఉంటాడు అడ్డమైన రోగాలు రాకుండా బాగుంటాడు అన్నట్లు